సార్ నా పేరు హైమ నేను తుని నుంచి తిరుమలకి టికెట్ బుక్ చేశాను తిరుమల ఎక్స్ప్రెస్కి ఈరోజే ఇప్పుడే కాబట్టి ట్రైను ఎన్ని గంటలకు వస్తుంది ఏమైనా డిలే ఉందా లేక కాన్సిల్ అయ్యిందా అని ఏమైనా చెప్తారు అని అనుకుంటున్నాను